మా పాఠశాలలో చిత్రాలు వేసే పోటీలు చాలా పెట్టేవారు నేను ఆ సమయంలో నాకు చిత్రాలు వేయడం పెద్దగా వచ్చేది కాదు అప్పటికి నేను చిత్రాలు వేసే వాళ్ళని చూస్తూ ఆ చిత్రాలు ఎలా వేస్తున్నారో చూసి నేర్చుకునేందుకు ప్రయత్నించేవాడ్ని చాలసార్లు నేను చిత్రాల పోటీలు పెట్టినప్పుడు కావాలని నన్ను పంపించకపోయినా నేను వెళ్ళి చూసి నేర్చుకునేవాడిని అలా చూస్తూ చూస్తూ నేను చిత్రాలు వేయడము నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత నేను ఇంట్లో ప్రతీరోజు చిత్రాలు వేసేవాడిని నేను ఆ చిత్రాలు వేయడం కోసం ఒక పుస్తకాన్ని పెట్టుకున్నాను ఆ పుస్తకాల్లో ప్రతీరోజు చిత్రాలు వేసేవాడిని మా పాఠశాలలో చిత్రాలు వేసే వాళ్ళకి ఎంతో గౌరవం ఇచ్చేవారు అందుకే చిత్రాలు నేర్చుకోవడం కూడా నాకు ఎంతో సంతోషంగా అనిపించేది చిత్రాలు వేస్తుంటే ఎంతో చక్కగా ఉండేది మేము చిత్రాలు ప్రతీరోజు వేసే వాళ్ళము మా పాఠశాలలో కూడా ప్రతీరోజు ఒక అర్దగంట సమయం చిత్రాలు వేయడానికి పిల్లలకి కేటాయించేవారు చిత్రాలు వేస్తున్నప్పుడు అందరమూ మౌనంగా కూర్చుని ఎంతో శ్రద్ధగా ఆలోచిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చిత్రాలు వేసేవారు ఇంత మంచి చిత్రాలు మేము ఒకరి చిత్రాలు ఒకరు చూసుకుని ఎంతో ఆశ్చర్యపోయే వాళ్ళము ఆ చిత్రాలు వేయడం వలన మాకు ఎంతో మా మెదడు అనేది ఎంతో అభివృద్ధి చెందింది మేము అల్లరి పనులు చేయడము మెల్లమెల్లగా మానేశాము ఎందుకంటే మేము చిత్రాలు వేసేటప్పుడు ఎంతో శ్రద్ధగా చిత్రాలను వేయాల్సివచ్చేది అందుమూలన మేము అల్లరి పనులు చేయడము అల్లరిగా ఉండడము అనేది చేసేవాళ్ళము కాదు మేము చిత్రాలను ఇంకా ఇంకా బాగా వెయ్యడానికి ఎంతగానో కష్టపడేవాళ్ళం ఎంతగానో శ్రమించి చిత్రాలు వేస్తూ ఉండేవాళ్ళము చిత్రాలు వేసేటప్పుడు మాకు ఎంతో సంతోషంగా అనిపించేది పాఠశాలలో ప్రతీరోజు చిత్రాలు వేసి వెయ్యమని మా పాఠాలు చెప్పేవారు పాఠాలు చెప్పే టీచర్గారు చెప్పేవారు అందుగురించి మా పాఠశాలలో ప్రతిఒక్కరు ఏదో ఒక చిత్రం వేయాలి అని అనుకునేవారు నేర్చుకునేవారు నా దగ్గరకి వచ్చి ఎంతోమంది చాలాసార్లు నన్ను చిత్రాలు వేయడం నేర్పించమని అడిగారు నేనుకూడా వాళ్ళకి చిత్రాలు వెయ్యడం నేర్పించాను నా దగ్గర వాళ్ళు చిత్రాలు వెయ్యడం నేర్చుకుని ఎన్నో చిత్రాలు రకరకాల చిత్రాలు వాళ్ళు వేసేవారు మా పాఠశాలలో మాకు వర్కింగ్ మాకు పరీక్షలప్పుడు రాసుకోడానికి ఒక పుస్తకం అనేది ఇచ్చేవారు ఆ పుస్తకంలో ఎంతో చక్కగా రాసి వాళ్ళు చెప్పిన విషయం గురించి రాసి చక్కగా ఏవైనా చిత్రాలు దిద్ది వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు మంచి మంచి మార్కులు వేసేవారు అందువలన చిత్రాలు నేర్చుకోడానికి చాలమంది ఉల్లాసంగా ఉండేవారు చాలామందికి నేను చిత్రాలు అనేది నేర్పించడం జరిగింది చిత్రాలు నేర్చుకోవడం అనేది నేను సొంతంగా నేర్చుకున్నాను నాకు ఒకరు ఎవ్వరు చిత్రాలు వెయ్యడం నేర్చించలేదు చిత్రాలు వేయడం నాకు నచ్చింది ఆ చిత్రాలు వేసేటప్పుడు నేను చూసి చాలామంది దగ్గర చిత్రాలు నేర్చుకునేవాడిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చిత్రాలను వేసేవారు కొందరి చిత్రాలను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా అనిపించేది చిత్రాలు వేయడంవల్ల చాలా సంతోషంగా ఉండేది చిత్రాలు వల్ల నేను ఎంతో మంచి జ్ఞానాన్ని ఎంతో శ్రద్ధగా ఉండడాన్ని నేర్చుకున్నాను చిత్రాలు అనేది విచిత్రంగా ఉండేవి నేను వేసే చిత్రాలు చాలా విచిత్రంగా ఉండేవి ఎందుకంటే నేను వేసే చిత్రాలు ఎక్కడా ఉండేవి కావు నా సొంతంగా ఆలోచించి నాకు ఏ అనిపించిన చిత్రాలు నేను వేసేవాడిని ఆ చిత్రాలు కంప్లీట్ పూర్తి అయిన తరువాత చూడడానికి చాలా చక్కగా ఎప్పుడు వెయ్యలేని విధంగా ఉండేవి నా చిత్రాలను నేనే చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాడ్ని అంత అన్నిరకాలుగా నేను చిత్రాలు వేసేవాడిని పెద్దయ్యాక నేను మరొక క్లాస్కి వెళ్ళిన తరువాత కొంచెం నాకు పరీక్షల ఒత్తిడి పెరిగినందుకు నేను చదువు పైన కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టాను పెట్టవలసివచ్చింది అయినా కూడా నేను ప్రతి రోజు రెండు చిత్రాలు వేసేవాడిని చిత్రాలు వేస్తూ వేసేటప్పుడు నాకు ఎంతో సంతోషంగా చక్కగా అనిపించేది పరీక్షల ఒత్తిడి ఉన్నప్పుడు నేను కొద్దిసేపు ఏదైనా ఒక చిత్రం వేసేవాడిని చిత్రం వేసిన తరువాత నా మనసు ఎంతో చక్కగా అనిపించేది అందుగురించి నేను ప్రతీరోజూ చిత్రాలు వేయడానికి ఎంతో ఇష్టపడతాను మా మా పాఠశాలలో మంచి చిత్రకారుడు ఎవరు అని అడిగితే నా పేరే చాలామంది చెబుతారు ఎందుకంటే నేను వేసే చిత్రాలు అంతబాగా ఉండేవి కాబట్టి మా పాఠశాలలో చిత్రాలు వేయడానికి ఎదైనా సందర్భం వస్తే నా పేరు మాత్రమే చెప్పేవారు నన్ను మాత్రమే పిలిచేవారు అంత చక్కగా చిత్రాలు అనేది నేను వేయడం జరిగేది చిత్రాలు వేసేటప్పుడు ఎంతో శ్రద్ధగా ఎంతో నిష్టగా ఉండాలి మన ఆలోచనలను మనము అదుపులో పెట్టుకోవాలి సూ సూటిగా చూస్తూ సూటిగా చూస్తూ చిత్రాలు వేయాల్సివుంటుంది అప్పుడు మాత్రమే చిత్రాలు ఎంతో చక్కగా వస్తాయి అందుగురించి చిత్రాలు నేర్చుకోవడం అనేది అంత సులువు కాదు కాని నాకు చిత్రాలు వేయడం ఇష్టం కాబట్టి నేను సులువుగా చిత్రాలు వేసేసేవాడిని నన్ను చూసి అందరూ అనుకునేవారు వీడికి చిత్రాలు వేయడం చిన్నప్పుడునుండే అలవాటు ఉందేమో అని కాని లేదు నాకు చిత్రాలు వేయడం చిన్నప్పటినుండి అలవాటు లేదు నేను చిత్రాలు వేసేవాళ్ళని చూసి అనుకున్నాను నేనుకూడా ఒక గొప్ప చిత్రకారుడిని అవ్వాలని అందుగురించి అప్పుడ్నుంచి నేను చిత్రాలు వేయడం నేర్చుకుని చిత్రాలు వేసేసేవాడిని అలా నేను చిత్రాలు వేయడం నేర్చుకున్నాను ఇప్పుడు చిత్రాలు వేస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఎంతో ఆనందంగా ఉంటుంది చిత్రాలు వేయడం చాలా గొప్పదైన విషయం చిత్రాలు వేయడం నేర్చుకోవడం కూడా అంత సులువు కాదు చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది చాలా ఏకాగ్రతగా ఉండాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే చిత్రాలు వేయడం నేర్చుకోగలం